నా బలం మరియు బలహీనత ఏంటంటే నేను వ్యాపారం మొదలు పెట్టినప్పుడు నా కుటుంబం నాకు అండగా ఉంది నా అన్నదమ్ములు నాకు అండగా ఉన్నారు నా కుటుంబం నాకు బలం వీళ్ళకన్నా ఎక్కువగా నాతో ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్న నా భర్త అందరికన్నా ఎక్కువగా బలం తను ఇచ్చిన సపోర్టే అనేది నా కుటుంబ సమస్యల కన్నా ఎక్కువ సభ్యుల కన్నా ఎక్కువ నాకు బలం కుటుంబమే బలహీనత కూడా కుటుంబమే నా అమ్మానాన్నలు నా బలహీనతలు